హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు నేను శిరీష డాక్టర్ నార్మల్గా నేను కాలేజ్ నుంచి వస్తుంటే బస్ దిగేటప్పుడు వెనకాల నుంచి బైక్ వచ్చింది ఇంతకు ముందే కాలు మీద ఆయిల్ పడి ఉండే కొంచెం బాగా పెయిన్ ఉండే అది టైమ్లో అదే టైమ్లో బైక్ గుద్దడం వల్ల క్రింద పడిపోయినా నీస్ దగ్గర మోకాలు దగ్గర బాగా ఇట్లా పోయింది చర్మం అంతా పోయి బ్లడ్ వస్తుంది డాక్టర్ నడవడానికి కూడా రావట్లేదు ఇప్పుడే అన్నయ్య తీసుకొచ్చినాడు ఇక్కడికి సో బాగా పెయిన్ వస్తుంది బ్లడ్ పోతుంది కొంచెం చూస్తారేమో అని మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వగలుగుతారు ముందు ఒక త్రీ డేస్ అవుతుంది ఆయిల్ పడి దాన్ని నేను లైట్ తీసుకున్నాను ఏం ఆయింట్మెంట్ కూడా పెట్టలేదు లేదు సా ఏం పెట్టలేదు అసలు ఏం పెట్టలేదు డాక్టర్ జస్ట్ నార్మల్గా అవి చల్లారిన తరువాత వదిలేసినా దాని అంతే ఇంకేమి పెట్టలేదు దానికి నేను చేసినా కాటన్తోని క్లీన్ చేసినా మొత్తం ఇప్పుడే అంటే జస్ట్ టూ అవర్స్ అవుతున్నాయి బాగా పెయిన్ వస్తుంది కొంచెం మూవ్ చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తున్నాయి నీస్ దగ్గర కదా అయింది

ఓకే ఓకే సార్ కొంచెం బ్లడ్ ఫ్లో అవుతుంది కదా డాక్టర్ ఏమి అంటారు ఇప్పుడు మరి ఓకే ఓకే డాక్టర్ ఓకే ఎలాంటి టాబ్లెట్ యూజ్ చేయవద్దా ఇప్పుడు మరి

ఓకే ఇప్పుడు వాటర్ ఏం డాక్టర్ ఇప్పుడు ఏమైనా మూయడానికి వస్తలేదు ఇటు జరపడానికి వస్తలేదు కాలు

ఓకే ఇప్పుడు వాటర్ ఏమైనా తీసుకోవచ్చు కదా ఫుడ్ కూడా ఏం కాదు కదా ఓకే డాక్టర్